గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే కెప్టెన్ కావాలంటే మీకు అల్మోస్ట్ అన్ని బేసిక్స్ ముందు నుంచే తెలిసి ఉంటాయి ఓకే మిడిల్ ఆర్డర్లో ఎలా ఆడాలో తెలిసి ఉండాలి ఓకే టీం కష్టకాలంలో ఉన్నపుడు దాన్ని ఎలా గట్టెచా గట్టెక్కించాలో తెలిసి ఉండాలి ఓకే అండ్ టైమింగ్స్ తెలిసి ఉండాలి టైం అంటే కెప్టెన్ ఫస్ట్ నువ్వు గ్రౌండ్లో ఉండి ప్లేయర్స్కి ప్రాక్టీస్ నేర్పించాలి అండ్ ఏ ప్లేయర్ ఎలా ఆడతాడు ఏ ప్లేయర్ని ఏ టైంలో దింపాలి ఏ ప్లేయర్ ఎలా బౌలింగ్ చేస్తాడు ఏ ప్లేయర్ ఎలా ఎలాంటి టైంలో వేయింపించాలి ఏ కీపర్ ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అని చూసి ఏ మ్యాచ్కి ఏయే ప్లేయర్స్ని తీసుకేళ్తే మంచిది అని తెలిసి ఉండాలి ఓకే అండ్ మీ టీంలో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళలో ఎవరెవరు తెలిసి ఉన్నారో ఎ వాళ్ళు ఎలా పెర్ఫార్మెన్స్ ఇస్తారు వాళ్ళ గురించి బాగా తెలిసి ఉండాలి నీకు ఓకే అండ్ నువ్వు మీ ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి అండ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీ టీం గురించి మీ టీం గురించి ఎక్కువ ఆలోచించాలి మ్యాచెస్ గురించి ఎక్కువ ఆలోచించాలి టీం ఎలా విన్ చెయ్యాలి టీం పొజిషన్ ఎలా ఉంది మ్యాచెస్ ఆడేటప్పుడు టీం ఎలా ఉంది ఎలా ముందుకు సాగించాలి అని తెలిసి ఉండాలి నీకు ఓకే అండ్ టీం విన్ అయ్యే మూమెంట్లో ఉన్నపుడు ఎలా ఉండాలి లూస్ అయ్యే మూమెంట్లో ఎలా ఉండాలి అని బాగా తెలిసి ఉండాలి నీకు ఓకేనా ఇవన్నీ ఫస్ట్ ఈ చిన్న చిన్న మొత్తం బేసిక్స్ ఇవన్నీ తెలిసి ఉంటేనే కెప్టెన్ ఎలా అవుతాడో అవన్నీ తెలుస్తుంది నీకు ఓకేనా ఓకే థ్యాంక్ యూ